అయ్యా నేను కొమరవరం రోడ్లో ఉంటాను కదా కరెంట్ ఆఫీస్ నారాణరావుని రోజు ఆఫీస్ నుంచి మధ్యాహ్నం మీ దగ్గరకి వచ్చి ఆహారం కొనుగోలు చేసుకుంటు ఉంటాను కదా ఈరోజు పొద్దున పని ఎక్కువ అవ్వటం కారణంగా చాలా అలసిపోయాను మర్చిపోయి మీ దగ్గర ఆహారం కొనుక్కోకుండా ఇంటికి వచ్చేసాను నాకు కొంచెం ఇంటికి వచ్చేసరికి సమయం ఒంటిగంట అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకి అంత దూరం వచ్చి కొనుక్కోలేను అందుకే మీకు ఆర్డర్ చేద్దామని ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని మీకు ఫోన్ చేశానండి నేను ఎప్పుడు తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ అలాగే నాతో పాటు నా స్నేహితుడు కూడా ఉన్నాడు కొంచెం వాడికి మీ దగ్గర పెద్ద బాక్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా అది కూడా ఆర్డర్ తీసుకోండి నేను ఎప్పుడు తీసుకునే ఆహార పదార్థంలో మళ్ళీ మా నా స్నేహితుడికి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి పార్సల్ చేసి కొంచెం త్వరగా పంపాలని మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పటికే ఒంటిగంట అయిపోయింది అండి చాలా ఆకలి మీద ఉన్నాను అలాగే నేను మీ దగ్గర ఇప్పుడు డైలీ కస్టమర్ను కాబట్టి నాకు డెలివరీ ఛార్జెస్ ఏవి వేయద్ధని మిమల్ని అడుగుతున్నాను కొంచెం నాకు డెలివరీ ఛార్జెస్ లేకుండా చూడండి అలాగే ఇంటికి వచ్చేసారి క్యాష్ కూడా నేను మీకు ఫోన్పే ద్వారా పంపలేను ఇప్పుడు ఆ క్యాష్ ఆన్ డెలివరీ కానీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటే నాకు కొంచెం అ సహాయం చేసి పెట్టండి ఇంటికి వచ్చి రాగానే మీ డెలివరీ ఏజెంట్కి డబ్బులు అయితే ఇస్తాను నేను నన్ను నేను మీకు తెలిసే ఉంటాను కొంచెం ప్రసాద్ అని మీ దగ్గర ఉంటారు కౌంటర్లో ఉంటారు మీ దగ్గర ఆయన దగ్గర ఎప్పుడు కొంటు ఉంటాను ఆయన అడగండి కావాలంటే కరెంట్ ఆఫీస్ నారాయణ్ రావు గారు అంటే చెప్తారు ఆయన దగ్గర ఎప్పుడు తీసుకుంటు ఉంటాను ఆయన నాకు బాగా పరిచయం నా నా పేరు చెప్పగానే ఆయన గుర్తుపడతారు కొంచెం నా ఆర్డర్ ఆలస్యం కాకుండా త్వరగా పంపమని మిమ్మల్ని అడుగుతున్నాను అండి ఎందుకంటే చాలా ఆకలి మీద ఉన్నాను చాలా నీరసంగా ఉంది మాకు చాలా పెద్ద పని పొద్దున ఆఫీస్ అంతా కూడా చాలా పని ఈ రోజు మీటింగ్స్ అవి ఇవి జరిగాయి అండి కొంచెం త్వరగా పంపండి అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా ఇవ్వద్దని ప్రసాద్ గారితో చెప్పానని చెప్పండి కొంచెం ఆయన చూసుకుంటారు